హలో మీరు ఓనరేనా అండి నమస్తే సార్ సార్ ఇప్పుడు మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాము గృహ ప్రవేశానికి మాకు ఏదో కొన్ని సామానులు కావాలని చెప్పి మీకు ఫోన్ చేస్తున్నాను నాకు ఒక నాలుగు టా కావాలి టీవీ కావాలి పోతే ఫ్రిడ్జ్ కావాలి మీరు మాక్ నాకు ఏదో మీ అంగడి అంటే మాకు కొంచం నమ్మకం ఉంది కాబట్టి మీరు రేట్లు ఎదో మంచి క్వాలిటీలో ఇస్తారని చెప్పి మీకు ఫోన్ చేసినాను పోతే రేట్లు టీవీ పోతే ఫ్రీడ్జి రేట్లు చెప్తే కదండి రేట్లు చెప్పినారు అంటే వస్తాను మీ అంగడికి

నేను టీవీ ఏదో కొంచం రేట్లు ఏదో ఒక మాదిరిగా చేసి చెప్పండి రేట్ చెప్పినారు అంటే నేను నేను రేపు రేపు వస్తాను

అట్లనే అట్లనే సరే ఓకే థాంక్స్ అండి

అట్లనే అండి రేపు రేపు వస్తాను రైట్ థాంక్స్ అండి